ఆధ్యాత్మికత అనే భావన గురించి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటిదంటే ఒక వ్యక్తి ఒక మనిషి ఆధ్యాత్మిక అవసరంతోనే సృష్టించబడ్డాడు అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి జీవన విధానం ఆయన ఆలోచన విధానం ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది ఆయన ఏ విషయాన్నైనా సరిగ్గా అంచన వేయగలుగుతాడు చిన్న చిన్న విషయాలకి యాంగ్జైటీగా ఫీల్ అవ్వడు వ్యక్తి ఆందోళనపడడు అన్ని ప్రశాంతంగా చేయగలుగుతాడు ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి చిన్న చిన్న సమస్యలను చూసే భయపడడు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి సమస్యలని పరిష్కరించగలుగుతాడు